మనం ఆరోగ్యంగా ఉంటూ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుని విధానాన్ని సాంకేతికత ఎలా మారుస్తుంది అంటే మనం అనారోగ్యం అయ్యేలాగా మనకి బద్దకం వచ్చేలాగా అనుకున్న మంచి ఆరోగ్యాన్ని పోగొట్టుకునే విధంగా ఈ మధ్య ఫోన్లకి సోషల్ మీడియాలకి బాగా అడిక్ట్ అయిపోయి అవి మనల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను